డాక్టర్ నాకు ఉదయం నుంచి పంటిలో నొప్పిగా ఉంది జివ్వుమని లాగడం లాంటి ఫీలింగ్ నాకు వస్తుంది మార్నింగ్ నుంచి కానీ అలాగే నొవ్వడం వల్ల నేను అపాయింట్మెంట్ తీసుకుందాం అని అనుకున్నాను కానీ ఈరోజు మరి డేట్స్ ఉన్నాయో లేవో తెలియదు అంటే రాత్రిపూట ఐస్ క్రీమ్ లాంటివి ఎక్కువ తినను అండి

ప్రస్తుతానికి అయితే చాలా నొప్పిగా ఉంది ఏమైనా త్వరగా ఉపశమనం పొందడానికి చెప్పగలరాా

ఇప్పుడు ఇప్పుడు నన్ను ఎప్పుడు రమ్మని చెప్తున్నారు మరి హాస్పిటల్కి ఓకే డాక్టర్ నేను అపాయింట్మెంట్ తీసుకొని పది గంటలకి మీ దగ్గర వస్తాను అప్పటివరకి మీరు కొంచెం ప్రిస్క్రిప్షన్ అవన్నీ రాసిపెట్టరా నాకు కొంచెం పని ఉంది దాని తర్వాత నేను తొందరగా వెళ్లాాల్సి వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా చెప్పారు ఇప్పుడు నేను వాటిని అనుసరించి నొప్పి తగ్గిందా లేదా అనేది మీకు మళ్ళీ చెప్తాను సరే అండి